అవును నాకు అలాంటి పుస్తకాలు ఉన్నాయి ఒకటి ది గ్రేట్ గాడ్ సిప్స్ ఇది ఒక అద్భుతమైన రచన మరియు చాలా మంది దీన్ని ప్రపంచంలోని గొప్ప పుస్తకాలలో ఒకటిగా భావిస్తారు అయితే నాకు ఇది చాలా ఆకర్షణీయంగా లేదు పాత్రలు నాకు కొంచెం స్థిరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను మరియు కథ నాకు కొంచెం ఊహాత్మకంగా ఉంది మరొక పుస్తకం హరిపోర్టర్ సీరీస్ ఈ సిరీస్ చాలా ప్రజాదారణ పొందింది మరియు చాలా మంది దీన్ని ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పుస్తకం సిరీస్లలో ఒకటిగా భావిస్తారు అయితే నాకిది చాలా చిన్న పిల్లల కథగా అనిపించింది కథ చాలా సరళంగా ఉంది మరియు పాత్రలు నాకు కొంచెం తేలికపాటుగా ఉన్నాయని నేను భావిస్తున్నాను అతిగా ప్రచారణ చేయబడినా లేదా ఎవరైనా నన్ను గట్టిగా సిపార్సు చేసిన నేను ఏదైనా పుస్తకాన్ని ఇష్టపడకపోవచ్చు ప్రతి ఒక్కరికి రుచి భిన్నంగా ఉంటుంది మరియు ఏదైనా పుస్తకం ప్రపంచంలోని అందరికీ నచ్చుతుందని భావించడం సహజం కాదు మీకు అలాంటి పుస్తకాలు ఉన్నాయా